నేను జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాలనుకుంటన్నా ప్రయా ప్రదేశాలు ఏమిటంటే ఒకటి జెరూసలేము అది ఎందుకంటే క్రైస్తవులకు ఒక పుణ్యక్షేత్రంగా అది చాలా పురాతన కాలం నుంచి ఏర్పడిన పరిశుద్ధ స్థలంగా భావిస్తారు దానికి వెళ్లడానికి ఎంతో మందికి అదృష్టం ఉండాలని అంటూ ఉంటారు నేను నా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లాలని చాలాసార్లు అనుకున్నాను కానీ సా ఈ మధ్యకాలంలో కుదరట్లేదు కాకపోతే ఎప్పటికైనా అక్కడికి ప్రయాణించాలనేదే నా కోరిక దానితో పాటు అది చూ అంత పరిశుద్ధ స్థలాన్ని చూసిన తరువాత ఇంకా ఏమి చూడాలనిపిస్తుందంటే మన భారతదేశంలో ఉన్న జమ్ము కాశ్మీర్ అక్కడ ఉన్న మంచు ప్రాంతాలు కొండలు ఇలాంటివన్నీ చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది ప్రకృతిని ఆస్వాదించాలని కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అందుకుగాను అరకు వ్యాలీ అలాగే లంబసింగి ఇలాంటివి కూడా తిరగాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ప్రకృతి అనేది చాలా ప్రశాంతంగా అదేవిధంగా ఎంతో పచ్చదనంతో నిండి ఉంటుందని చాలామంది చెప్పారు నాకు ఒక్కసారైనా అలాంటి ప్రాంతాలకు ప్రయాణం ప్రయాణం చేసి అక్కడ ఆచారాలని సంప్రదాయాలని తెలుసుకోవాలని ఎన్నో ఎన్నో సార్లు అనుకుంటూ ఉంటాను ఎందుకంటే మనిషి అనేవారు ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలు చూడాలి ఎందుకంటే వారి వారి జీవితాల్లో జరిగే కొన్ని పరిస్థితులు వారిని దుఃఖానికి కానీ కొన్ని బాధలకు గాని గురిచేస్తూ ఉంటాయి వాటి నుంచి కొంచెం విముక్తి కలగాలంటే మనుషులకి ఇలాంటి ప్రయాణాలు ఎంతో అవసరం అలాంటి ప్రయాణాలలో ముఖ్యంగా ఉండవలసింది ఇలాంటి దూర సుదూర ప్రాంతాలకి వెళ్లి అక్కడ కొన్ని రోజులు గడిపి అక్కడ కొన్ని అనుభవాలను వారు అనుభవించి అలాగే కొన్ని తీపి జ్ఞాపకాలను ముడిపట్టుకుని రావాలని చాలామంది అనుకుంటారు అలాగే నేను కూడా నా జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రాంతాలు చూసి అలాగే నా కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి వారితో కూడా కలిసి రెండు మూడు తీపి జ్ఞాపకాలను చేర్చుకోవాలని నేను భావిస్తున్నాను అందుకు గాను నేను ప్రస్తుతం దానికిగాను కృషి చేస్తున్నాను కాకపోతే దానికి కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి ఎందుకంటే అక్కడికి వెళ్లాలంటే పాస్ పోర్ట్ అని లేదా వీసా అని అలాగే కొన్ని పద్ధతులనేవి కంపల్సరీ చేశారు కాబట్టి దానికి తగిన చర్యలు దానికి మనం సిద్ధంగా ఉండి అన్నీ సిద్ధంగా ఉంచుకొని డబ్బు అలాగే ఆరోగ్యము మందులు ఇలాంటివన్నీ కూడా మనతో తీసుకువెళ్లాలి కాబట్టి కొంచెం సమయం అనేది పడుతుంది నేను ఎప్పుడైనా ప్రయాణించగలగాలనుకుంటే కనుక జెరూసలేము అలాగే ఇటలీ మొత్తం కూడా తిరగాలనేది నా ఆశగా చెప్తున్నాను